ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ రాష్ట్రంలో అనేక ప్రసిద్ధ క్రికెట్ జట్టులో ఉన్నాయి వీటిల్లో ఫెడరేషన్ క్రికెట్ క్లబ్ సిండియా క్రికెట్ క్లబ్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నాయి ఈ జట్లు భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర జట్లలతో పోటీ పడతాయి ఆంధ్రప్రదేశ్ను ఫుట్బాల్ కూడా చాలా ప్రజాదారణ పొందిన క్రీడ రాష్ట్రంలో అనేక ప్రసిద్ధ ఫుట్బాల్ జట్లు ఉన్నాయి వీటిలో అమృత్పూర్ యూనియన్ విజయవాడ ఫొటస్ న్యూఢిల్లీ న్యూడెలిగేట్స్ ఉన్నాయి ఈ జట్లు భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర జట్లతో పోటీ పడతాయి ఆంధ్రప్రదేశ్లో టెన్నిస్ కూడా చాలా ప్రజాదారణ పొందిన క్రీడ రాష్ట్రంలో అనేక ప్రసిద్ధ టెన్నిస్ క్లబ్బులున్నాయి వీటిలో శ్రీ పద్మా స్పోర్ట్స్ ఐటమ్స్ స్నోకర్ జోన్స్ ఉన్నాయి ఈ క్లబ్లు వివిధ స్థాయిల టెన్నిస్ పోటీలను నిర్వహిస్తాయి ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రసిద్ధ క్రీడా జట్లు కూడా ఉన్నాయి కబడ్డీ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హాకీ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బ్యాట్మెంటన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్విమ్మింగ్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అథ్లెటిక్ అసోసియేషన్ ఈ జట్లు మరియు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్లో క్రీడల పట్ల ప్రజాదరణను ప్రదర్శిస్తాయి